తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఏడు లక్షల డెబ్భై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి